నేను వంట చేయడం అనేది నేను ఉద్యోగం చేసే కొత్తలో మొదలుపెట్టాను అంటే నేను ఉద్యోగం చేసే సమయంలో నేను ఒంటరిగా ఒక రూమ్ తీసుకోని ఆ ఉద్యోగం చేసే చోట అద్దెకి ఉండేవాణ్ణి ఆ సమయంలో నేను ఒక్కడినే ఇంట్లో ఉండడం వల్ల వంట చేసుకోవడం జరిగేది నేను వంట నేర్చుకున్నది కూడా మా అమ్మగారి దగ్గర వంటటం రైస్ అదే అన్నం ఎలా వండాలో నేర్చుకున్నాను అలాగే గుడ్డు పుల్టా చారు ఇంకా ఉంటాయి కదండీ బంగాళదుంప వేపుడు బెండకాయ వేపుడు బెండకాయ పులుసు ఇలాంటివి పెట్టడం నేను మా అమ్మగారి దగ్గర చూసి నేర్చుకున్నాను అలాగే నేను వంట చేసే సమయంలో కొన్నిసార్లు ఏమంటారు దాన్ని ఉప్పు వేయడం అలాంటివినేను మర్చిపోతాను కాకపోతే కొంత వరకు మాత్రం నేను బాగానే నేర్చుకున్నానని నాకు అనిపిస్తుంది నాకు ఫస్ట్ ఫస్ట్గా నేను అంటే వంట చేయడంలో నా సొంతంగా నేను మొదటిగా చేసిన వంట ఏమిటంటే అన్నం వండాను అలాగే దాంతో తినటానికి గుడ్డు పుల్టా ఒకటిని చారు చింతపండు చారు పెట్టుకోవడం జరిగింది చింతపండు చారు అలాగే గుడ్డు పుల్టా అనేది ఒక రెండు గుడ్లు కొట్టుకొని రెండు గుడ్లు కలిపి నేను గుడ్డు పుల్టా అనేది వేసుకున్నాను దాంట్లో ఉప్పు కారం చల్లి మనము తగినంత ఆయిల్ వేసుకొని నూనె దాంతో మనం తయారు చేసుకునేది గుడ్డు పుల్టా అవుతుంది దాంతోపాటు చారు చింతపండు చారు అనేది పెట్టుకున్నాను ఇవి ఇది నేను మొదటి మొదటిగా వండిన వంటకం ఏందంటే గుడ్డు పుల్టా అలాగే చారు కానీ ఈ మధ్యకాలంలో అంటే ఈ మధ్యకాలంలో వండడం తగ్గించాను కానీ పూర్వం నేను అన్ని రకాల అంటే బిర్యానీ పులావ్ అలాగే ఇంకా ఉంటాయి కదండీ కూరగాయలు కొన్ని రకాలు ఉంటాయి కదా అనపకాయ కూర పప్పు ఇలాంటివి కూడా నేను వండాను పప్పు ఎలాగంటే మనం కుక్కర్లో ఒక నాలుగైదు విజిల్లు వేసే వరకు మనం కుక్కర్లో పెట్టుకోవాలి పప్పుని నీళ్ళు పోసుకుని తర్వాత దాంట్లో ఒక టమాట పచ్చిమిరపకాయలు అలాగే ఉప్పు సాల్ట్ ఉప్పు పసుపు కారం కూడా వేసి దాన్ని చేస్తారు మనము విజిల్స్ అయిన తర్వాత కింద దింపుకొని రుబ్బుకుంటే మనం చాలా బాగుంటుంది పప్పుకింద అది పప్పు పప్పు చారు కింద పెట్టుకోవచ్చు లేదంటే ముద్దపప్పు కింద కూడా పెట్టుకోవచ్చు నేను మాత్రం మొట్టమొదటిగా నా చేతితో నేను చేసిన వంట ఏమిటంటే గుడ్డు పుల్టా చారు అలాగే అన్నము